మొక్కలను పెంచడానికి నల్ల మట్టి మరియు ఎర్ర మట్టి నల్లరేగడి మట్టి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను ఒక రైతుకు కొడుకుగా గర్వంగా చెబుతాను నల్ల మట్టిలో ఎర్రమట్టిలో అనేటివి మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయి వాటికి కావాల్సిన పోషకాలు నీరు ఈ మట్టిలో బాగా ఉంటుంది అదే కాకుండా ఈ మట్టిలో సారవంతం ఉంటుంది అందుకే మొక్కలు పెంచడానికి ఈ మట్టి అనేది చాలా ఉపయోగపడుతుంది మొక్కలను పెంచడం అందరివల్ల అయ్యే పని కాదు దానికి సరైన పోషకాలు మట్టి ఉంటేనే అది పెరుగుతుంది లేకపోతే మొక్కలు పెరగడం అనేది అసాధ్యమని మనం చెప్పుకోవాలి ఒక మొక్క మొక్కలా పెరగాలంటే ఖచ్చితంగా కావాల్సింది మట్టి నీరు అంతే కాకుండా వాతావరణంకి అనుగుణంగా ఉంటే మొక్కలు అలనేటిది ఖచ్చితంగా పెరుగుతుంది మొక్కలు పెంచాలంటే వాటికి ఫస్ట్ నీళ్ళు కరెక్టు టైంకి వచ్చేలా చూసుకోవాలి నీళ్ళు లేకపోతే మొక్కలు అనేటివి పెరగవు ఒక మొక్కకి నీళ్ళు ప్రాముఖ్యమైన వనరులుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మట్టిలో పోషకాలు అనేటివి ఉండాలి పోషకాలు లేకపోతే ఆ మట్టి సారవంతమైన మట్టి కాకపోతే పెరుగదు మన భారతదేశంలో పండించే పంటలు ఉన్న భూమి మొత్తం ఎర్రమట్టి ప్లస్ నల్లరేగడి భూమి ఈ భూమిలో మాత్రమే పంటలు అనేటివి చాలా చక్కగా పండుతుంది ఈ ఇలాంటి ఎరువులు ఎరువుల విషయానికి వస్తే ఈ కాలంలో రైతులు కూడా ఎరువులు ఉపయోగించడం చాలా బాగా చేస్తున్నారు కొందరు ప్రకృతి పరమైన ఎరువులు ఉపయోగిస్తున్నారు కొందరు ఆర్టిఫిషియల్ ఎరువులు ఉపయోగిస్తున్నారు భారతదేశంలో పోల్చుకుంటే ఎక్కువ శాతం ఆర్టిఫిషియల్ ఎరువులు మాత్రమే ఉపయోగిస్తున్నారు ఈ ఎరువుల వల్ల మొక్కలు పెరుగుతున్నాయి కానీ వాటికి వల్ల వచ్చే పళ్ళకు పూలలో పళ్ళకు పూలలో అంత పౌష్టికమైన వనరులు ఉండటం లేదు దీనికి హైబ్రిడ్ హైబ్రిడ్ ఉంటున్నాయి మొత్తం ఎరుపులు అనేటివి ఖచ్చితంగా కావాలి ఎరువులు ఎరువులు వాటికి బలాన్ని మొక్కకి బలాన్ని ఇస్తుంది కానీ ఈ ప్రకృతి పరమైన ఎరువులు అయితేనే చాలా ఉపయోగంగా ఉంటుంది వేరే ఎరువుల వల్ల అంత ఉపయోగం అనేది ఉండదు రైతులు ఎరువు వాడంది ఒక పంట అనేది పండడం అసాధ్యం అది చాలా సారవంతమైన భూమి అయితేనే ఎరువులు అవసరం ఉండదు ఎరువులు ఖచ్చితంగా వాడుతాము మేము వచ్చేసి పొటాషియం యురేనియం యురేని యురేనియం అలాంటి పోషణ్ అలాంటి యూరిన్ అలాంటివి ఎరువులు వాడుతాము పొటాషియం డిపి ట్వంటీ ట్వంటీ ఈ సంచులను వాడుతాం బాగా ఎందుకంటే ఇవి మాకు చాలా ఉపయోగపడుతుంది మేము వేసే పంటలకు మేము ఎక్కువ వేసే పంట పత్తి మొక్క కంది ఇవి వేస్తాము అలాగే నాకు మొక్క మొక్కలను పెంచా మొక్కలను పెంచాలంటే మా దగ్గర ఉన్న భూమి అయితే నల్ల రేగడి భూమి నల్లమట్టి భూమి అండ్ ఎర్రమట్టి భూమి ఇవి అనేటివి వీటి వల్ల వీటిలో మేము ఎరువులు ఖచ్చితంగా పంట చేతికి వచ్చేలోపు మొక్కల నుంచి విత్తనాల కాడ నుంచి మొక్క చెట్టు చెట్టు చేతికి వచ్చేవరకి మేము వాడేది టోటల్ మాకు వచ్చే పంట వరకు మేము మూడుసార్లు ఎరువులు వేస్తాము ఎరువులు దగ్గరలోని ఈ మసాలా షాప్ నుంచి తీసుకొస్తాము ఫర్టిలైజర్ షాప్ నుంచి తీసుకొస్తాము తీసుకొచ్చి వాటిని మసాలా అంటాము గుళ్ళల్లో వేసుకుని చేస్తాము మేము వాడే ఎరువులు వచ్చేసి పొటాషియం డీపీ ట్వంటీ ట్వంటీ అంతే థ్యాంక్ యూ